ఖచ్చితంగా కళలు మరియు వృత్తి విద్యలు నేర్చుకోవడానికి అనేక రకాల పుస్తకాలు మరియు ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక నిర్దిష్ట కళను నేర్చుకోవాలి అనుకుంటే దాని గురించి ఒక పుస్తకం లేదా ట్యూటోరియల్ చూడవచ్చు అలాగే వృత్తి విద్యల కోసం అనేక రకాల కోర్సులు మరియు సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి వీటి గురించి మరింత సమాచారం కోసం మీరు ఆన్లైన్లో శోధించవచ్చు లేదా మీ స్థానిక లైబ్రరీని సందర్శించవచ్చు పర్యాటకుల కోసం కొన్ని ప్రత్యేకమైన వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు కొన్ని మ్యూజియంలు మరియు గ్యాలరీలు కళ మరియు వృత్తి విద్యల గురించి ప్రత్యేకమైన ప్రదర్శనలు మరియు వర్క్షాప్లను అందిస్తాయి అలాగే కొన్ని టూర్స్ కంపెనీలు ప్రత్యేకమైన కల్చరల్ టూర్స్ అందిస్తాయి వీటిలో స్థానిక కళాకారులు మరియు కళాకారులతో సమావేశం కూడా ఉంటాయి మీరు మరింత నిర్దిష్టమైన సమాచారం కోసం చూస్తున్నట్టు అయితే నన్ను అడగడానికి సం సంకోచించకండి